మేము హెచ్పీ గ్యాస్ నుంచి కాల్ చేస్తున్నామండి డెలివరీ బాయ్ని మీరు టూ డేస్ బ్యాకు హెచ్పి గ్యాస్ ఆర్డర్ చేశారు కదా అది డెలివరీ ఈ రోజు చేస్తున్నాము మేము ప్రెజెంట్ ఇక్కడ గాంధీ రోడ్లో ఉన్నాము నెల్లూరు దగ్గర మేము వచ్చేసరికి ఒక హాఫ్న అవర్ పడుతుందండి మీ లొకే అడ్రస్ చెప్తారా కాలనీ పేరు ఓకే ఓకే అండి ఏది ఫస్ట్ లైన్లో అక్కడేనా నమిన ఫస్ట్ లైన్కే అండి మీరు గ్యాస్ అవునువును రెగ్యులేటర్ ఉందండి రెగ్యులేటర్ పైపు ఓకే అదే కన్ఫర్మ్ చేసుకుంటాను రెగ్యూలేటర్ పైపు గ్యాస్ ఓకే ఓకే అండి నేను ఒక హాఫ్న అవర్లో వచ్చి మీకు అడ్రస్లో కాల్ చేస్తామండి అది గ్యాస్తో పాటే తీసుకొస్తామండి మీది అపార్ట్మెంటా ఇండివిజువల్ హౌసా ఇక్కడ అపార్ట్మెంట్ పేరు ఉంది ఎన్నో ఫ్లోర్ అండి ఇది ఓకే ఓకే ఓకే ఓకే అండి త్రీ జీరో వన్కి వస్తాం మెం డైరెక్ట్గా అక్కడకి వచ్చి కాల్ చేస్తాం మేము

ఓకే అండి ఓకే థ్యాంక్యూ అండి ఇంక మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మా పైన ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు